ఆంధ్రప్రదేశ్ ఒక వైవిధ్యమైన పరిశ్రమలను కలిగి ఉన్న రాష్ట్రం రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు కొన్ని ఉన్నాయి నిర్మాణ పరిశ్రమ ఆశ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ పరిశ్రమల్లో ఒకటి రాష్ట్రంలోని భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఒక పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది బాణసంచ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ప్రధాన బాణసంచా ఉత్పత్తిదారులతో ఒకటి రాష్ట్రంలోని గుంటూరు శ్రీకాళహస్తి మరియు శ్రీశైలం ప్రాంతాల బాణసంచా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి పట్టువస్త్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ప్రధాన పట్టు వస్త్ర ఉత్పత్తి దారుల్లో ఒకటి రాష్ట్రంలోని కాకినాడ శ్రీకాళహస్తి మరియు రాజమండ్రి ప్రాంతాల పట్టువస్త్ర ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి ఆహార పరిశ్రమ భారతదేశంలోని ప్రధాన ఆహార పరిశ్రమల్లో ఒకటి రాష్ట్రంలోని పండ్లు కూరగాయలు పాలు మరియు మాంసం వంటి వివిధ రకాల ఆహారాలు పదార్థాలు ప్రసిద్ధి చేస్తారు ఐటీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమల్లో ఒకటి రాష్ట్రంలోని హైదరాబాద్ మరియు విశాఖపట్నం నగరాలు ఐటీ కేంద్రాలుగా ఉద్భవించాయి ఈ పరిశ్రమల్లో రాష్ట్రంలోని అత్యధికం వ్యవస్థకు ముఖ్యమైన ప్ర పాత్ర పోషిస్తున్నాయి అవి రాష్ట్రంలోని ఉపాధిని సృష్టించి పెంచడంలో మరియు అంతర్జాతీయ వేగంగా ప్రోత్సహించడానికి సహాయపడుతాయి